దిస్ కాల్ ఈజ్ నౌ బీయింగ్ రికార్డెడ్ నా ఫ్రెండ్ వస్తున్నాడండీ నా పేరు మురళి అండి నేనొక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నాను దాని గురించి మీకు కొంచెం వివరించి ఒక పోలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పోలసీ వెయ్యిద్దాం అనుకుంటున్నానండి తప్పకుండా అండి నేను ఇప్పుడు చెప్పే పోలసీ వచ్చి అండి లైఫ్ ఇన్సూరెన్స్ పోలసీలు అనేవి ఎలాగైనా వేసుకోవచ్చండి అంటే మీ పిల్లల పేరు మీద వేసుకోవచ్చు మీ పేరు మీద వేసుకోవచ్చు మీ కుటుంబ సభ్యుల ఎవరి పేరు మీదైనా వేసుకోవచ్చండి అది నేనే అడుగుదామని అనుకున్నానండి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి ఆ మీరు కాక లేదండి ఒకే రేట్ చెప్తున్నా ఇప్పుడు చెప్పినట్టే పోలసీలన్నీ మీ పిల్ల పేరు మీద వేసుకోవచ్చండి అది మగవాళ్ళైనా అవని ఆడవాళ్ళైనా అవనివ్వండి వాళ్ళ పేరుమీద వేసుకుంటే ఏంటంటే అండి వాళ్ళ భవిష్యత్తులో చదువుకోసం కానీ లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కానీ మీరు కట్టే డబ్బంతా కూడా జమ చేసినట్టు ఉంటుందండి మీకు వడ్డీతో సహా తర్వాత కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది ఆ మీ పిల్లల పేరు మీద పోలసీలు అంటే అవి రెండు రకాలు ఉంటాయి అండి లాంగ్ టర్మ్ పోలసీ అని ఒకటి లేకపోతే షొర్ట్ టర్మ్ పోలసీ అని షొర్ట్ టర్మ్ పోలసీ మీరు పన్నెండు సంవత్సరాలు కడతారు మామూలుగా అయితే అది పదిహేను సంవత్సరాలు మీరు పన్నెండు సంవత్సరాలు కట్టాలి అది షొర్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది ఇరవై సంవత్సరాలు ఉంటుందండి దానిలో మీరు పదిహేను సంవత్సరాలు మాత్రమే కట్టాలి

లేదు లేదండి నేను అదే చెప్తున్నాను మీరు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు తీసుకుంటే పన్నెండు సంవత్సరాలే కడతారు మిగతా మూడు సంవత్సరాలు ఏం చేస్తారు ఈ పోలసీ కంపెనీ ఉంది కదండి మా ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కంపెనీయే మీ తరఫున మీరు కట్టవలసిన నెల నెల ఎంత అయితే కడతారో అది మా కంపెనీ కట్టేస్తుందండి మీకు చివరిలో పదిహేను సంవత్సరాలు తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తారు లేదండి అది ఎలా అంటే అండి ఇప్పుడు మీ దగ్గర పోలసీ వేసినప్పుడు ఒక బొండ్ పేపర్ అనేది ఇస్తారు ఆ పేపర్ మనం తీసుకెళ్ళి మీరు కట్టిన సమయం అయిపోయిన తర్వాత ఆ పోలసీ తీసుకెళ్ళి ఆ బొండ్ పేపర్ని మన ఇన్సూరెన్స్ ఆఫీస్లో ఇవ్వాలండి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారండీ అది కరెక్టా కాదా నామినీలు ఉన్నారా లేరా నామినీలది ఎంత వయసుంది ఇలాంటివన్నీ వారు వెరిఫై చేసి ఆ మనకి డబ్బులు అనేవి ఇస్తారు అవి అవ్వడానికి దాదాపు మూడు నెలల టైం పడుతుందండి మూడు నెలల్లో మీ డబ్బు అనేది మీకు వస్తుందండి మూడు నెలల్లో మీ డబ్బు మీకు వచ్చేస్తుంది వడ్డీ అనేదండి మీరు కట్టే దాని మీద మూడు శాతం అనే వడ్డీ అనేది ఇస్తుందండి సరేనండి మీరు కనుక్కుని ఒక మంచి పోలసీ వెయ్యమన్నారనుకోండి నేను వెయ్యిస్తానండి మీరొకసారి అందరిని కనుక్కుని ఇది చాలా ఉపయోగమండి ఇది వేసుకోవడం చాలా ఉపయోగాలు ఉంటాయండి భవిష్యత్తులో నా విసిటింగ్ ఇదిగోండి మీకు ఇంట్లో వాళ్ళతో ఒకసారి చర్చించి నాకు చెప్పండి ఆ సరేనండి ధన్యవాదాలండి